పంట భీమా పథకము తెలుసు దాని గురించి దాని వల్ల ప్రయోజనం ఏంటంటే రైతులు ఒకవేళ వరదలు వర్షాలు వల్ల నష్టపోతే ప్రభుత్వం నుండి వాళ్ళు కొంచెం నష్ట పరిహారం పొందచ్చు ఎందుకంటే రైతులు చాలా కష్టపడ్డ శ్రమ పడి ఎంతో శ్రమ పడినందుకు పంటలు పండించిన టైంలో అనవసరమైన వర్షాల కారణంగా రైతులు పంట నష్టం అనేది వాటిల్లుతుంది దానివల్ల రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది వాళ్ళు పండించిన పంటకు ఈ భీమా పథకం వల్ల ఏంటిది అంటే వాళ్ళకు పెట్టినా పెట్టుబడికి ఎంతో కొంత భీమా అంటే వాళ్ళకి ఎంతో కొంతా పరిహారంగా వాళ్ళకు గవర్నమెంట్ నుండి భీమా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇది ఎక్కడ నుండి విన్నాము అంటే గవర్నమెంట్ వాళ్ళే కదా ప్రొవైడ్ చేసింది భీమా పథకం అనేది సో దీని వల్ల రైతులకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి కొన్ని నెలల నుంచి చేసిన పంట అంటే వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయిన దానికి ప్రజలు మన రైతులకి గవర్నమెంట్ నుండి మాత్రము ఈ పంట భీమా పథకం ద్వారా కొంచెం అంత లబ్ది అనేది చేకూరుతుంది దీన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి ఫస్ట్ రైతు వాళ్ళు ఎంత వాళ్ళకు ఉన్న భూమిలో ఎంత పండిస్తున్నారు దానికి సరైనా విధంగా ఎంత అమౌంట్ బయట ఖర్చు పెట్టి పెడుతున్నారు దీని వల్ల వాళ్ళకి కొంచెం అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రారంభించడము వల్ల రైతులకు కొంచెం అంత లబ్ధి చేకూరడం జరుగుతుంది